మా ఇంటి పక్కన నా స్నేహితురాలి పాప పుట్టినరోజు సందర్భంగా నేను ఒక గిఫ్టుని తీసుకోదలుచుకున్నాను కానీ నాకు బజార్కి వెళ్ళే తీరిక లేదు కాబట్టి నేను ఆన్లైన్లో బుక్ చెయ్యదలుచుకున్నాను నేనొక స్మార్ట్వాచ్ని ఆన్లైన్లో చూసాను నాకు బాగా నచ్చింది నేను ఆర్డర్ పెట్టాను నేను ఆన్లైన్లో ఆర్డర్ తనిఖీ చేసాను కానీ ఇంకా డెలివరీ కావడానికి టైం పడుతుందని తెలిసింది కాబట్టి సకాలంలో నాకు ఆర్డర్ వచ్చేందుకు మీరు ఏమైనా సహాయం చెయ్యగలరా పుట్టినరోజు జరుపుకునే పాప గిఫ్ట్ సకాలంలో అందకపోతే చిన్నబుచ్చుకునే అవకాశం ఉంది వీలైనంత త్వరగా గిఫ్ట్ అందినట్లు మీరు సహాయం చెయ్యగలరా